హలో మ్యాడమ్ నేను నేను ఇక్కడ ఇక్కడ మన ఈ నాగోల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను మ్యాడమ్ గడ్డి అన్నారం దగ్గర నుంచి మాట్లాడుతున్న మ్యాడమ్ మ్యాడమ్ మీది మీది మధుశీల రెస్టారెంటేనా మ్యాడమ్ అదే నేను మా బంధువుల దగ్గర నుంచి విన్నాను ఈ మంచిగా ఉంది ఇక్కడ మన ప్రాంతంలో ఉంది మంచిగా చేస్తుంటారు వంటలు మనకు ఎవరైన విందు భోజనాలు ఉన్నా కానీ ఏవైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్న కానీ వాళ్ళు మనకు సప్లై చేస్తారు అని విన్నాను మీ దగ్గర మంచిగా వండుతారని విన్నాను మ్యాడమ్ టేస్ట్ బాగుంటుంది అని

సరే మ్యాడమ్ మీకు హోటల్ ఉంది కదా ఇప్పుడు హోటల్లో తినడానికి ఫ్యామిలీగా మేము రావచ్చా ఉందా అట్లా మీకు ఫ్యామిలీగా వచ్చి తినడానికి ఏసీ రూము అట్లా ఉన్నాయా

సరే మ్యాడమ్ మా పిల్లలకి నేతి బూరెలు నేతి బూరెలు కజ్జికాయలు ఆ తర్వాత బెల్లం అన్నము ఇవన్నీ కూడా చాలా ఇష్టము మీ దగ్గర ఇట్లాంటి స్వీట్లు తయారు చేస్తారా అయితే మీరు మాకు మాకు మేది ఏమన్న ఇట్లా పే కాగితం ఉందా మాకు ఏమేమి మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి మీ టైమింగ్స్ ఎప్పుడు మీరు పొద్దున్న ఎప్పుడు తెరుస్తారు సాయంత్రం ఎప్పుడు బంద్ చేస్తారు ఇట్లాంటివి అన్నీ ఏమన్న ఉంటే కొంచెం మాకు ఈ ఈ ఫోన్ ఈ ఫోన్కి పంపిస్తారా మ్యాడమ్ సరే సరే మ్యాడమ్ నేను మళ్ళీ మాట్లాడతాను అయితే రేపు రావాలి అనుకుంటున్నాము రేపు వస్తాం మా ఫ్యామిలీతో కలిసి థ్యాంక్ యూ మ్యాడమ్